మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మన ప్రాంతంలో మునిసిపాలిటీ వాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు దోమలు రాకుండా ఎలా నివారిస్తారు అనేది మునిసిపాలిటీ వాళ్ళు రోజు వస్తారు రోజు వచ్చి చెత్తని టూ టైప్స్గా రెండు విధాలుగా డివైడ్ చేస్తారు ఒకటి తడి చెత్త ఇంకొకటి పొడి చెత్త రెండుటికి రెండుటిని విడివిడిగా తీసుకుని వాళ్ళు తెచ్చిన ట్రక్లో వేసి అవి రెండు తీసుకువెళ్ళి చాలా దూరంగా తీసుకువెళ్ళి కాల్చేస్తారు అప్పుడు దోమలు అనేవి తగ్గుతాయి ఇంకా ఉంటాయి కాబట్టి విలేజ్ అంటే దోమలు ఎక్కువే ఉంటాయి కాబట్టి ఏమి చేస్తారు దోమలు తగ్గడానికి మందులు జల్లుతారు అవి ఎలాంటి మందులంటే గాలిలో కలిసిపోయేలాంటి మందులు గాలిలో కలిసిపోతే ఎవరికి అంత ప్రా హాని ఉండదు అంటే మనుషులకి మస్కిటోస్ దోమలుమటికే చనిపోతాయి ఆ మందుకి అలాంటి మందు జల్లుతారు ఎలాగా రోడ్సైడ్స్ అంటే రోడ్స్కి టూ సైడ్స్ అటువైపు ఇటువైపు రెండు పక్కల క్లీన్ చేసి మంచిగా శుభ్రం చేసి ఆ మందుని జల్లుతారు ఆ మందు జల్లిన తరువాత ఏమవుతుందంటే మస్కిటోస్ అనేవి చాలా తగ్గిపోతాయి తగ్గిపోవడం వల్ల విలేజ్ అనేది చాలా బాగా అంటే హెల్దీగా ఉంటుంది ఏమి రోగాలు లేకుండా మా ఊర్లో అయితే మా ఊర్లోనే కాదు ఆల్మోస్ట్ అన్ని ఊర్లలో గమాగ్జినే జల్లుతారు గమాగ్జిన్ మస్కిటో స్ప్రేసే జల్లుతారు దానివల్ల ఎక్కువ నివారణ చేయొచ్చు ఎందుకు దోమల వల్ల డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు అలాంటి గమాగ్జిన్స్ స్ప్రేస్ అలా జల్లడం వల్ల ఏవైనా మస్కిటోస్ కుట్టినా కూడా ఎక్కువ హానికరమైన జబ్బులు రాకుండా చాలా నివారిస్తున్నారు మా ఊర్లో అనే కాదు అన్ని ఊర్లలో ఇలాగే జరుగుతుంది మునిసిపాలిటీ వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు విలేజ్ని డెవలప్ చేయడానికి ఏరియాని డెవలప్ చేయడానికి రోజు ప్రొద్దున్నే ఏరోమ్ రోడ్స్ క్లీన్ చేస్తారు మంచిగా చెత్త వెసుకువెళ్తారు దోమలు రాకుండా నివారిస్తారు ఈ పనులన్నీ మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారు రోజు తరువాత దోమలు ఎక్కువ రాకూడదు అంటే ఫస్ట్ మన ప్లేసెస్ మనం క్లీన్గా ఉంచుకోవాలి మునిసిపాలిటీ వాళ్ళు ఇల్లు పక్కన ఏమైనా చేత్తున్నా ఏదైనా జరిగినా ఏమైనా అయినా వాళ్ళకి ఒక కాల్ చేస్తే ఒక ఫోన్ చేస్తే వాళ్ళోచ్చి అది క్లీన్ చేసి అది నీట్గా ఉంచి అక్కడ గమాగ్జిన్ స్ప్రే జల్లి వెళ్తారు అది ఎలాంటి ప్లేస్ అయినా కానీ ప్రతి ఊర్లో మునిసిపాలిటీ వాళ్ళు చాలా ఎక్కువ వర్క్ చేస్తున్నారు రోజు వాళ్ళు లేనిదే అసలు మనకి క్లీన్లినెస్ ఉండదు వాళ్ళు రానిదే అసలు రోజు గడవదు అలాగా ఎక్కువ మునిసిపాలిటీ వాళ్ళు చాలా వర్క్ చేస్తున్నారు చాలా పీపుల్ ఉన్నారు పీపుల్ని చాలా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు మునిసిపాలిటీ వాళ్ళు చెత్తని కూడా రెండు రకాలుగా తీసుకువెళ్తారు అంటే చెత్త మొత్తం కలిపి వేసేస్తే ఇంకా అది స్మెల్ ఇంక్రీజ్ అవుతుంది దోమలు ఎక్కువ అవుతాయి అలా కాకుండా తడి చెత్త పొడి చెత్తలాగా రెండు విడదీసి తడి చెత్తకి రెడ్ కలర్ డస్ట్బిన్ పెట్టి పొడి చెత్తకి గ్రీన్ కలర్ డస్ట్బిన్ పెట్టి రెండు వాళ్ళు తెచ్చిన ట్రక్లో ఒక కవైపు తడి చెత్తని ఇంకొకవైపు పొడి చెత్తని తీసుకువెళ్ళి మొత్తం కలిపి పొడి చెత్తని ఒకసారి కాల్చేసి తరువాత తడి చెత్తని ఒకసారి కాల్చేస్తున్నారు సో దీనివల్ల దోమలనేవి తగ్గిపోతాయి తడి చెత్త పొడి చెత్త డివైడ్ చేయడం వల్ల దోమలు అనేవి తగ్గి ఎక్కువ మనుషులకి ఎలాంటి రోగాలు రాకుండా అంటే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇలాంటివి ఏమీ రాకుండా నివారిస్తారు మంచిగా స్ప్రేస్ కొట్టి మంచిగా చూసుకుని ఏరియామొత్తాన్ని ఏరియా మొత్తం డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ చాలా హెల్దిగా ఉండాలి ఏరియా అనేది అంటే శానిటరైస్యం నీట్గా స్ప్రేస్ శానిటైజేషన్ అంటే ఒక్కొక్క ఏరియా చాలా నీట్గా ఉండాలి ఎక్కడ చెత్త ఉండకూడదు ఎక్కడ డర్టీ డర్టీగా ఉండకూడదు చండాలంగా అలాగా ఉండటం వల్ల ఎక్కువ మనుషులకి ఏమి కాకుండా ఉంటుంది అప్పుడే ఆ ఊరు మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది చాలా కష్టపడుతున్నారు మున్సిపాలిటీ వాళ్ళు చాలా అడ్డుకుంటున్నారు దోమలు రాకుండా చాలా నివారిస్తున్నారు ఇది మన మున్సిపాలిటీ వాళ్ళు ఎలా దోమల్ని అడ్డుకుంటున్నారు మన ప్రాంతంలో అనేది